మా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు విద్యార్థులు చాలా మంది చదువును ఇష్టపడుతున్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో తూర్పుగోదావరి ప్రాంతంలోని విద్యార్థులు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ రంగాలలో అనేక డిగ్రీ కోర్సులు చేస్తున్నారు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బయోటెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ సైకాలజీ ప్రొఫెషనల్ డిగ్రీ డాక్టర్ ఆఫ్ మెడికల్ నర్సింగ్ టెక్నాలజీ పాటు ఈ డిగ్రీతో పాటు విద్యార్థులు రంగంలో వివిధ కోర్సులు తీసుకుంటున్నారు ఈ కోర్సులు విద్యార్థులకు నిర్దిష్టమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని అందించడానికి రూపొందించబడుతుంది కొన్ని ప్రచురణ ఎంపికలు ఉన్నాయి గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం జీవ శాస్త్రం కంప్యూటర్ సైన్స్ టెక్నాలిజీ సైన్స్ ఇంజనీరింగ్ ఈ రంగాలలో డిగ్రీ లేదా కోర్సులు పూర్తి చేయడం వలన విద్యార్థులకు వివిధ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో వస్తాయి ఈ ఉద్యోగాలు సాధారణంగా ప్రభుత్వ పారిశ్రామిక రంగం లేదా విద్యాసంస్థలు ఉన్నాయి తూర్పు గోదావరి ప్రాంతంలో విద్యార్థుల రంగంలో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు స్పష్టంగా తెలుపు తెలుస్తుంది ఈ ప్రాంతంలోని వివిధ విద్యా విశ్వాలయాలు మరియు కళాశాలలు విద్యార్థులకు విద్యను అందించడానికి అనేక అవకాశాలు అందిస్తున్నాయి